మతపరమైన పండుగలంటే ఎక్కువగా వినాయకచవితంటే చాలా బాగా ఇష్టం వినాయక పండుగాకి మట్టిని తెచ్చుకొని మట్టితో వినాయక బొమ్మలని తయారు చేసుకుని వినాయక పండుగ రోజు చాలాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఒకన్ని మూడు రోజులు ఉంచుకొని దాన్ని ఒక కాలువలో కానీ నదిలో కానీ నిమగ్నం చేస్తాము అలాగా బొమ్మలను తయారు చేసుకొని నా బంధువులతో స్నేహితులతో ఎంతో సంతోష పడతాము ఈవిధంగా దేవతా విగ్రహాలను తాయారు చేసుకొని మేమందరం ప్రతి సంవత్సరం ఈ పండుగను చేసుకుంటాము ఈ విధంగా మాకు ఎంతో అనుభవం కూడా కలిగి ఉంటాము